హలో మ్యాడం చెప్పండి నమస్తే అండి చెప్పా

ఓకే మ్యాడం ముందు మీరు ఎమ్ ఎమ్ఏ చెయ్యండి మ్యాడం ఎమ్ఏ చేసి తరువాత నెట్ స్లెట్ ఎగ్జామ్స్కి మనకి నోటిఫికేషన్ పడేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తే కాలేజెస్లోని ఎనీ గవర్న్మెంట్ ఎగ్జామ్స్ కూడా ట్రై చెయ్యచ్చు దానితో పాటు మీరు ఇంకేమైనా చేసుకోవడానికి ఇంకొక్క సబ్జెక్ట్ కూడా ఎంచుకోవచ్చు ఎమ్కామ్ ఎమ్ఏ అలాంటివి కూడా ట్రై చెయ్యచ్చు మ్యాడం ఏంటి మనకి ఎమ్ఏ రాసిన తరవాతే అవి నాటికి క్వాలిఫైడ్ ఉంటుంది మ్యాడం ఎందుకంటే మీరు ముందు పిజి కట్టండి బీఈడి అయ్యింది కాబట్టి మనకి ఎమ్ఏ అయినా ప్రైవేట్ కాలేజెస్లోని వస్తాయి మంచి ఆఫర్స్లు ఎగ్జామ్స్లో అయితే గవర్న్మెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేయవచ్చు అనమాట

ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్గాన ఏదైనా మంచి యూనివర్సిటీలని కాంటాక్ట్ చేసి ఈ ట్రై చెయ్యండి ప్రైవేట్గా కూడా అవుతుంది మనకి రెగ్యులరూ మ్యాగ్జిమం రెగ్యులర్ దానికి ట్రై చెయ్యండి రెగ్యులర్ ఎమే అయితే బాగుంటుంది మనకి ఎమ్ఏ ప్రైవేట్గా అని కాదు ఎమ్ఏ కంప్లీట్ అయిందా లేదా చూస్తారు ఎమ్ఏ బిఈడి కాబట్టి అప్పుడు దాని క్వాలిఫికేషన్ బట్టి ఇస్తారది ఓకే ఫైన్ వెల్కమ్